వంట మొదలు పెట్టేముందు ఏమేమి కూరగాయలు కావాలో అన్నీ ముందే సిద్ధం చేసుకోవాలి తర్వాత ఎలా చేయాలో చేయాలి ఫర్ సప్పోజ్ మనం చికెన్ చేయాలంటే దానికి కొత్తిమీర పుదీనా నూనె చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం అలాగే బాదం కాజు యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు చికెన్ ఎలా చేయాలంటే ఫస్ట్ చికెన్ నీట్గా కడగాలి తర్వాత ఆయిల్ వేసి తరువాత చికెన్ వేయాలి తరువాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఉంచాలి తర్వాత దానిలో కారం మసాలా తగినన్ని నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి లాస్ట్గా గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తరువాత దానిలో

చికెన్ బాస్మతి రైస్ వాటర్ ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ బిర్యానీ చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది ముందుగా మనం చికెన్ని మారినేట్ చేసుకోవాలి ఈ ఈ చికెన్ బిర్యానికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ పెరుగు పెరుగు లేనిదే చికెన్ బిర్యానీ టేస్ట్ రాదు ముందుగా చికెన్ బిర్యాని చేసుకోవాలంటే ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేయాలి నెయ్యి వేయడం వల్ల చాలా ఫ్లేవర్ వస్తుంది ఆ రెండింటిలో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై ఆనియన్ డీప్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడం వలన అది మన పంటి కింద తాకుతూ చాలా టేస్ట్ని వస్తుంది అలాగే బిర్యాని చేయడం కోసం మందపాటి గిన్నెలో నూనె నెయ్యి వేసుకొని దానిలో అనాసపువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు పచ్చిమిర్చి చీలికలు కొంచెం ఆనియన్ వేసుకొని బాగా కలపాలి ఆ కలిపిన తరువాత దానిలో మనం చికెన్

ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఫర్ సపోస్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆర్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రైస్ ఉడకబెట్టుకోవాలి రైస్ ఉడక పెడుతున్నప్పుడు దానీలో ఆయిల్ వేయాలి ఆయిల్ వేయడం వలన రైస్ అనేది మెత్తబడకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది తరువాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో మారినేట్ చేసుకున్న చికెన్ ఒక లేయర్ తరువాత రైస్ ఒక లేయర్ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ ఒక లేయర్ వేసి పైనుంచి కాజు వేయించుకున్న కాజు వేయాలి ఫ్రైడ్ వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్గా లేయర్గా వేయాలి తరువాత ఇక దానిని మూత లిడ్ క్లోజ్ చేసి దానికి చుట్టూ పిండి లేదా ఏదైనా మందపాటి

దానికి రహిత రైత కూడా చాలా బాగుంటుంది రైత ఎలా చేసుకోవాలంటే ఒక పెరుగుని జీలకొట్టి దానిలో తక్కువ వాటర్ వేసి దానిని ఏషాలలాగా చేసుకోవాలి దానిలో కొత్తిమీర సన్నగా తరుముకున్న కొత్తిమీర ఉల్లిగడ్డ క్యారెట్ వేసుకొని బాగా కలపాలి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వలనే బాగా టేస్ట్ వస్తుంది తరువాత బిర్యానీకి ఆనియన్ నిమ్మకాయ కలిపి టేస్టీ బిర్యానీ తయారవుతుంది నెక్స్ట్ ఆలుగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలంటే ముందుగా మంచిగా మీడియం సైజు ఉన్న ఆలుగడ్డలు తీసుకురావాలి ఆలుగడ్డ తీసుకొచ్చి దాన్నితొలికలు తీయాలి అది తొలికలు తీసి సన్నగా కట్ చేసుకోవాలి